చెప్పండి అవునండీ చెప్పండి అకేషనా అంటే మీకు ఏమన్నా అకేషనా అంటే మ్యారేజ్ లేకపోతే ఫెస్టివల్ పర్పస్ నార్మల్గా తీసుకుందాం షాపింగ్ చేద్దాం అన్నట్టుగానా ఓకే మ్యారేజ్కి మ్యారేజ్కి అంటే ఎన్ని ఎన్ని తులాల వరకు ఉండాలి అనుకుంటున్నారు మీరు ఆర్నమెంట్స్ అన్నీ కలిపి పదా ఓకే టెన్ అంటే టూ వచ్చేసి నెక్లెస్ ఉంటూ నెక్లెస్ అంతే కదా టూ వచ్చేసి పుస్తెల తాడు ఫోర్ అయితాయి ఫైవ్లో వచ్చేసి హారం తీసుకోండి ఇంకా ఒక తులంది డైలీ వేసుకోడానికి షార్ట్ చైన్ నల్లపూసలు నా నా నా ప్లాన్ అయితే ఇట్లా మీరు ఇంకా ఏమన్నా చేంజెస్ చేయండీ అంటే చేద్దాం ఓకే హారం పెద్దగానే వస్తది డిజైన్ అనేది చూసుకున్నాం మీరు చూసుకున్న డిజైన్స్ని బట్టే మీరు రేపు అమావాస్య షాప్ క్లోజ్ చేస్తాం ఎల్లుండి రండీ ఎల్లుండి సో మార్నింగ్ లెవెన్కి రండి లెవెన్ వరకు వస్తే మేము షాప్ ఓపెన్ చేసి కొద్దిగా ఫ్రీ అవుతాం లెవెన్కి వస్తే మీరు సెట్ అవుద్ది చూపిస్తాం డిజైన్స్ అనేవి చూపిస్తాం డిజైన్ సెలెక్ట్ చేసి ఏమైనా మీరు అమౌంట్ గోల్డ్ ఉందా మేడమ్ అంతా కొనడమేనా ఓకే అండీ తీసుకుందాం ఆ రోజు అమౌంట్ బట్టి క్యాలుకులేట్ చేసేసి ఎంత పడతది ఏంటి అనేది చూసి క్యాష్ రెడీ చేసుకుని మీరు అమౌంట్ ఇచ్చేస్తే మీకు ఏ రోజు వరకు డెలివరీ కావాలో మాకు కొన్ని కొన్ని అమౌంట్ అనేది పే చేసుకుంటూ వెళ్తే మేము క్లియర్ చేస్తాం డిజైన్ చేసి ఇస్తాం లేటెస్ట్ చూడండి మీరు వస్తే చూడచ్చు